సార్ మీకు ఫోన్ చేశాము మీరు ఫోన్ రిసీవ్ చేసుకోలేదు ఇప్పుడు మేము ఒక ఫం పెళ్లి ఫంక్షన్ పెట్టుకోని ఉన్నాము మాకు స్వీట్ కావాలి ఏదైనా ఆఫర్ ఉందా లాస్ట్ టైం ఇచ్చింది బాగుంది ఇప్పుడు అదే స్వీట్కు ఏదైనా ఆఫర్ ఉందా ఒక పదిహేను వందల మందికి పైగా వస్తున్నారు ఆ ఫంక్షన్ మీరు స్వీట్ ఇవ్వాలి మీ బేకరీ అయితే బాగుందనుకోండి మీ దగ్గరకే వస్తున్నాం లాస్ట్ టైం మీరు ఇచ్చింది బాగుంది అందువల్ల మిమ్మల్ని వెతుకుంటు వస్తున్నాం మీకు ఫోన్ చేసిన మీరు రిసీవ్ చేసుకోవట్లేదు ఇప్పుడు ఏదైనా ఆఫర్ ఉందా ప్రస్తుతానికి ఆఫర్ ఏదైనా ఉందా ఇంతకు ముందు ఇచ్చింది బాదుషా బాగునింది ఇప్పుడు బాదుషా కాకుండా వేరే ఏదైనా ఉందా లేదా బాదుషా ఉందా మాకు ఒక పదహైదు వందల మందికి ఆర్డర్ కావాలి ఇంకా అది ఎప్పుడు ఇస్తారు మాకు నెక్స్ట్ వీక్లో కావాలి మాకు నెక్స్ట్ వీక్లో ఫంక్షన్ ఉంది ఆఫర్ ఏముంది ఆఫర్ గురించి చెప్పారంటే మేము వేరే వేరే స్వీట్ కూడా ఏదైనా ఉంటే ఆఫర్ చెప్పండి బాగుంటే వేరే అయినా పర్వాలేదు వేరే బాగున్నా ఆఫర్ కూడా పర్వాలేదు మేము తీసుకుంటాము ఒక పదిహేను వందల మందికి పైగా పద్దెనిమిది వందలు అట్లా ఉంటే ఓకే నెక్స్ట్ వీక్లో ఇచ్చేటట్టుగా ఉంటే చూడండి వేరే ఏదైనా ఆఫర్ ఉంటే చెప్పండి సార్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసుకోండి ఫస్ట్ ఫోన్ తీసుకోండి ఫోన్ రిసీవ్ చేసుకోండి మాకు ఆర్డర్ మీకోసమే మీ బేకరీ వెతుకుంటు వస్తున్నాము మేము ఇంతకుముందు మీ దగ్గరైతే చాలా తీసున్నాం అది బాగుంది కనుక మీ బేకరిని వెతుకుంటు వస్తున్నాం మీరు మాకు డోర్ డెలివరీ ఏమైనా చేయగలుగుతారా వేరే ఫంక్షన్ హాల్కి ఏమైనా డెలివరీ ఇవ్వగలుగుతారా మీ డోళ్ళు డోర్ డెలివరీ తీసేటట్టుగా ఉంటే మాకు ఓకే చాలా ఇ చాలా బెస్ట్గా ఉంటుంది అందువల్ల మిమ్మల్ని వెతుకుంటు వస్తున్నాం మీరు డోర్ డెలివరీ ఇస్తారా ఇవ్వరా చెప్తే బాగుంటుంది ఏదేది ఉంది ఈ లడ్డు ఎంత పడుతుంది సార్ ఈ బాదుషా కేక్ అంతా ప్లయిన్ కేక్స్ కూడా అదే రేటేనా సార్ వేరే స్పెషల్ స్వీట్ ఏమన్నా ఉందా స్పెషల్ స్వీట్ అయితే స్పెషల్ స్వీట్ ఎంత పడుతుంది సార్ స్పెషల్ స్వీట్ ఆర్డర్ ఏదైనా ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజుల్లో మీరు రెడీ చేసి ఇస్తారు ఫ్రెష్ కావాలి ఓల్డ్ స్టాక్ అంతా ఏమి వద్దు సార్ ఫ్రెష్గా చూడండి ఏదైనా వెంటనే మేము ఆర్డర్ ఇచ్చిన ఒక వన్ వీక్ టెన్ డేస్కి మీరు ఎన్ని రోజులకు ముందు మీకు ఆర్డర్ ఇవ్వాలి ఒక పదిహేను పద్దెనిమిది వందల మందికి అయితే చూడండి ఎన్ని రోజులకు మీరు ఆర్డర్ ఇస్తే మీరు చేయగలుగుతారో చెప్పండి దాన్ని బట్టి మేము ఆర్డర్ ఇస్తాం అది ఆఫర్ ఉంటే చెప్పండి సార్ ఫస్ట్ ఆఫర్ గురించి చెప్పారంటే దాన్ని బట్టి మేము మీకు తీర్మానించుకుంటాం మా ఫంక్షన్కి మీరు ఖచ్చితంగా రావాలి మీది మీ స్వీట్ ఇవ్వాలి మీ దగ్గర బాగుంది కాబట్టి మీ బేకరిని వెతుకుంటు వెతుకుంటు వస్తు ఉంటున్నాం ఆఫర్ చెప్పండి చూసి ఇవ్వండి క్వాలిటీ కొద్దిగా చూసి ఇవ్వండి రేట్ చూసుకోండి క్వాలిటీ మంచిగా ఉండేటట్టుగా చూసి ఇవ్వండి సార్ అందువల్ల మిమ్మల్ని వెతుకుంటు వస్తున్నాం మీకు చాలా సార్లయితే ఫోన్ చేశాం మీరు అయితే ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు అందువల్ల మేము నేరుగా వచ్చేస్తున్నాం మేము ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఫోన్ రిసీవ్ చేసుకునేలా ఉండండి దయచేసి ఫోన్ రిసీవ్ చేయండి ఆర్డర్ వచ్చి డోర్ డెలివరీ ఇచ్చేటట్టుగా ఉంటే బాగుంటుంది సార్ డోర్ డెలివరీ ఇచ్చారంటే బాగుంటుంది మీరు డోర్ డెలివరీ ఇస్తారా లేదంటే మమ్ మేము వచ్చి తీసుకోవాలా అనేది మీరు చెప్పారంటే దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం మీరు ఏదైనా కొద్దిగా టేస్ట్ శ్యాంపుల్ ఏదైనా ఇవ్వండి సార్ శ్యాంపుల్ చూద్దాం శ్యాంపుల్ ఇవ్వండి అది ఒక పదిహేను వందల మందికి మేము ఆర్డర్ ఇస్తాం కాబట్టి పెద్ద ఫంక్షన్ సార్ మళ్ళీ ఇంకొక పెళ్ళి కూడా ఉంది దానికి కూడా మీరు క మీరు కావాలి కాబట్టి మీ దగ్గర వస్తున్నాం చూసి వేయండి ఆఫర్ ఇవ్వండి థ్యాంక్ యూ